నే నేను ఒక్క ఏ వన్ మోడో లైనందు ఫిజికల్ పరంగా పరిగెత్తడం వాయవ్యం చేయడం లేదా రికార్డ్ నెలకొల్పటం వంటి వాటిని చేయలేను కానీ పరుగు రన్నింగ్ గురించి మీకు స్పూర్తి దేగలను సలహాలు రికార్డ్ల గురించి సమాచారం మరి ఇలాంటి లక్షణాలు నిర్దారించికోని చెప్పగలను మూలం స్థాయిలో మొదలు పెట్టండి ఈ దూరాన్ని వారానికి టెన్ పర్సెంట్ పెంచుతూ ముందుకు సాగండి స్పష్టమైన లక్షణాలను పెంచుకోండి ఎలక్షన్ మిన్నలు వార్షిక పరం కార్యక్రమంలో పాల్గొనడం కావచ్చు లేదా వ్యక్తి గత ఫేస్ మెరుగుపరచడం కావచ్చు ఉదాహరణకు ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ మ్యాతరన్స్ ఆఫ్ మ్యాతరాన్స్ నిరంతరం శిక్షణ ప్రతిరోజు నిర్దిష్టమైన సమయం తీసుకుని ప్రాక్టీచ్ చేయడం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడూ సౌకర్యంగా ఉండే ఆ సమయాన్ని కేటాయించండి ఆరోగ్యకరమైన డై కార్బోహైడ్రోలు ప్రోటీన్లు సమతుల్యంగా ఉండే ఆహారం తీసుకోవడం శ్రద్ధ ఉండాలి ఈ వేగాన్ని కాలాన్ని క్రమం తప్పకుండా రికార్డు చేయడం స్మార్ట్ వాచ్ చె చెక్ చేసుకుంటూ రన్నింగ్ యాప్లు అంటూ వాటిని ట్రాక్ చేయవచ్చు ప్రేరణకోసారి రికార్డులు విజ్యువల్ లక్షణాలు ప్రాఖ్యాత రన్నర్ల రికల్ని తీసుకోవడం ప్రపంచంలో అత్యంత వేగంగా మ్యాతరాన్ రికార్డును ఎలియోడ్ క్రిప్టో గే పేరు మీద ఉంది సాధారణ వ్యక్తి లక్షణాలు ఐదు కిలోమీటర్లు ముప్పై నిమిషాల్లో పూర్తి చెయ్యడం టెన్ కిలోమీటర్లు గంటలో పూర్తి చెయ్యడం మీ ప్రయాణ వ్యక్తి గతమైనది కాబట్టి మీ శక్తి సమయం మరి శారీరక స్థితి ఆధారంగా మీ లక్షణాలు నిర్ధారించుకొని వాటిని సాధించడం క్రమం తప్పుకోకుండా శ్రమించండి సాఫల్యం నెమ్మదిగా వచ్చినా అందులోని కదలిక మొదలు పెట్టడమే ముఖ్యం